గ్రామాలలో ఆడే ఆటలు తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చి గోలీలు అష్టాచెమ్మా పులి మేక చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఆటలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు ఎదురు ఎదురు ఎదురుగా నిల్చోని చప్పట్లు కోట్ కొడుతూ ఆడుతూ ఆడుతూ ఉంటారు చెమ్మ చెక్క ఆట చాలా బాగుంటుంది గ్రామాలలో ఇది బాగా ఆడటం జరుగుతుంది